తెలంగాణలో కథలు మరియు హస్తకళలనేవి అక్కడి ప్రజల జీవితాల ముఖ్య భాగం ఇవి కేవలం వినోదానికి సంబంధించినవే కాదు ప్రతీ కథ ప్రతి కళలో వారి జీవన విధానం వారి ఆత్మను ప్రతిబంబించే ఒక చిహ్ణంగా నిలుస్తాయి ఈ కథలు కళలు వారిలోని ప్రజ్ఞా శక్తిని పుట్టుకతో వచ్చిన ప్రతిభను ప్రపంచానికి తెలియజేస్తాయి తెలంగాణలోని జనజీవితాన్ని కళ్ళ కట్టినట్టు చెప్పే కథలలో వెండి ఫిలిములు ఫోక్ టెల్స్ బుర్ర కథలు పోయి నాటకాలు మొదలైన వాటికి ప్రత్యేక స్థానం ఉంది ఈ కథల్లోని పాత్రలు సంఘటనలు సంభాషణలు ప్రజల జీవితాల నుంచే వచ్చాయి ఉదాహరణకు బుర్రకథలలో సామాజిక సమస్యలు ఆచారాలు అలాగే ధార్మిక విశ్వాసాలను హాస్యంగా గంభీరంగా ప్రదర్శిస్తారు ఇలా కథల రూపంలో ప్రజలు తమ జీవితాలను సమస్యలను భావోద్వేగాలను వ్యక్తీకరిస్తారు ఇక హస్తకళలకు వస్తే తెలంగాణలో నిర్జనల్ ఆర్ట్స్ పెంబర్తి మెటల్ క్రాఫ్ట్స్ చెన్నూరి టాయ్స్ గద్వాల చీరలు పోచంపల్లి ఇక్కత్ ఇవన్నీ అక్కడి కార్ముఖ్యల అద్భుతమైన ప్రతిభకు నిదర్శనడు ఒక ఉదాహరణంగా పోచంపల్లి చీరలు తీసుకుంటే ఇవి యునెస్కో నుంచి జిఐ ట్యాగ్ పొందిన హస్తకళలు ఉత్పత్తులు ఈ చీరల రూపకల్పనను ఉపయోగించే డిజైన్లు రంగుల ఎంపిక నూలు పడవలు అని మానవ చేతిిన నైపుణ్యాన్ని దశాబ్దాల అనుభవాన్ని ప్రతిబింబిస్తాయి అలాగే నిర్జనల్ పెయింటింగ్ అ నేది తెలంగాణలో అభివృద్ధి చెందిన అరుదైన కళారూపం ఇందులో దారిలో నెమ్మదిగా వేసే గీతలు ప్రతీ లైన్లో ఉన్న అనుభూతి ఇవన్నీ కళాకారుడులోని అంత ప్రేరణను చూపిస్తాయి ఇది కేవలం ఒక బొమ్మ కాదు ఒక జీవితం తెలంగాణలోని ఈ కళాకారులు ఎలాంటి ఫార్మల్ ట్రైనింగ్ లేకుండానే తరంతరంగా వచ్చిన అనుభవంతో ఆచరణతో నేర్చుకున్న విజ్ఞానంతో తమ నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారు ఇది వారి నిలువెత్తైన సాక్షం ఈ హస్తకళలు వారికి ఉపాధి ఇవ్వడమే కాదు వారు తమ సంస్కృతి వారసత్వాన్ని నైపుణ్యాన్ని మనం మన ఇంట్లో ఒక హస్తకళగా వస్తువుగా నిలిపే నిలిపేలా చేస్తాయి అలా చూస్తే ఈ కళలు వారి ఆర్థిక పునాది మాత్రమే కాదు వారి సాంస్కృ సాంస్కృతిక గుర్తింపుకు గుండెధ్వని లాంటివి ఇవి కాకుండా తెలంగాణ సాహిత్యంలో ఉండే జానపద గీతాలు కూడా ప్రజల జీవిత శైలిని వారి దోకాన్ని వారి శ్రమను ఆనందాన్ని అద్భుతంగా చెప్పడంలో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి ఉదాహరణకు ఓలలిత ఓలలిత లాంటి పాటలలో వ్యవసాయ జీవన శైలిలోని సౌందర్యం ప్రతిఫరిస్తుంది ఇందుకు తోడు ఆర్ట్ ఫెస్టివల్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మరియు సూర్యాపేట హస్తకళ ఉత్సవం లాంటి కార్యక్రమాల ద్వారా ఈ ప్రతిభ వెలుగు చూస్తున్నాయి ఇది స్థానికులు కాక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తిం పొందడానికి దోహదం చేస్తుంది ఈ కళలు మరియు కథలు కళాకారుల మౌఖిక శారీరిక అనుభవాలను వారితో పాటు పెరిగిన పరిసరాలను వారి సామాజిక విశ్వానికి పరిచయం చేస్తాయి ఇది వారికి ఒక గౌరవాన్ని అర్ధాన్ని మరియు విశ్వాసాన్ని ఇస్తుంది అంతేకాక ఈ కథలు హుస్తకాలు కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయి యువత వీటిని చూసి తమ సొంతదారిని వెతకడానికి లేదా వారసత్వాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు జిఐ ట్యాగ్లు టూరిజం ప్యాకేజ్లు స్టార్టప్ స్కీములు ద్వారా ఈ కళలను ప్రోత్సహిస్తున్నాయి